ఈ రోజుల్లో నాకు ఈ రోజుల్లో నాకు తెలిసిన కాడికి స్క్రీన్లు చూస్తే ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లలు ఆటలు ఆడుకోవడం మానేశారు అలాగే ఎక్కువగా దానికే ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు ఆటలకు మీదకన్నా ఆ స్క్రీన్ లకు స్క్రీనుల్లో వచ్చే ఆటలు అనేది ఎక్కువగా ఆడుతున్నారు పిల్లలు దానివల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వాళ్ళ మైండ్ సెట్ మొత్తం మారిపోతున్నది దీన్ని ఎక్కువగా తల్లిదండ్రులు పట్టించుకోవడం మానేశారు అలాగే నా ఒపీనియన్ పిల్లలను పట్టించుకోని వాళ్లతో ఆడుకోవడం వాళ్ళని ఆటలు ఆడించడం అలాగే ఇతర ప్రదేశాలకు వెళ్లి ఆటలాడించడం కలివిడిగా ఉండడం అందరితో కలిసి మెలిసి ఆడుకోవడం వంటివి నేర్పించాలి అలాగే పిల్లలను వాళ్లకి ఇష్టమైన ఆటలను ఆడిపించి అలాగే వాళ్లతో కూడా కొంత సమయం గడపడానికి ప్రయత్నించాలి అలాగే తల్లిదండ్రులు కూడా నేర్పించాలి కొన్ని ఆటలు ఇంట్లోనే కూడా ఉండి కూడా కొన్ని ఆటలు నేర్పిస్తే మరీ మరీ మంచిది అలాగే పిల్లలను కొంత సమయం కేటాయించాలి ఆ సమయంతో పాటు చదువు ఆటలు ఆడుకోవడం అలాగే వాళ్ళని ప్రోత్సహించడం వంటివి చేస్తే మరి మరీ మంచిది